ప్రజలు అందరూ జరుపుకునే పండగలు లేదంటే ఈయొక్క అందరూ కలుపుకొ జరుపుకునే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏంటంటే మతపరంగానూ ఉన్నాయి అదే విధంగా సామాజికంగా కూడా ఉన్నాయి ఇయి మనం మతపరంగా చూసుకున్నట్లయితే ఏంటంటే అందరూ కలిసి జరుపుకునేది ఎక్కువ శాతం ఎక్కువ జనాభా జరుపుకునేది ఏంటంటే క్రిస్మస్ ఇది ఏంటంటే మన ఒక దేశంలోనే లేదంటే మన ఒక రాష్ట్రంలోనే కాదు క్యా మొత్తం యావత్తు ప్రపంచం మొత్తం జరుపుకునే పండగ ఏదైనా ఉన్నది అంటే ఈయొక్క ఒక్క క్రిస్మస్ మాత్రమే ఎందుకంటే చాలా దేశాలలో ఈ యొక్క క్రిస్మస్ను జరుపుకుంటారు ఎందుకు అంటే ఇది ఏసుక్రీస్తు వారు ఆయొక్క నా ఆయన కుమారున్ని భూమి మీద పంపడం కోసం ఈయొక్క క్రిస్మస్ను జరుపుకుంటున్నారు వారి కుమారున్ని భూమి మీద పంపిన రోజుని గుర్తు చేసుకుంటూ ఈయొక్క క్రిస్మస్ని అందరూ జరుపుకుంటారు ఈయొక్క పండగని ఎక్కువగా చాలా బాగా జరుపుకునేది ఏంటంటే ఇతర రాష్ట్ర ఇతర దేశాలు ఎందుకంటే యావత్తు కొన్ని కొన్ని ఈయొక్క దేశాలలో ఏంటంటే కేవలం క్రైస్తవులు మాత్రమే ఉండటం వల్ల ఆయొక్క దేశాలలో చాలా ఘనంగా అద్భుతంగా యావత్తు దేశం మొత్తం చాలా మొత్తం వారి యొక్క దేశాన్ని మొత్తం రోడ్ల మీద కానీ ప్రతీ ఒక్క ఇళ్ళ మీద కానీ విద్యుత్తు దీపాలతో అలంకరించుకుంటూ వారి దేశాన్ని అందంగా అలంకరించుకొని చేసుకొనే పండగ ఏదైనా ఉందంటే ఈయొక్క క్రిస్మస్ది ఇది చాలా అద్భుతంగా జరుపుకుంటారు ఎందుకంటే ఇది భారతదేశంలో ఇప్పటికి కూడా ప్రతీ ఒక్క దాదాపు చాలా కొన్ని రాష్ట్రాల్లో ఈయొక్క క్రిస్మస్ వేడుకను చాలా ఘనంగా అద్భుతంగా జరుపుకుంటారు ఇది అందరూ చూడవచ్చు ఎందుకంటే ఆ రోజున పిల్లలు అందరూ చాలా సరదాగా జరుపుకుంటారు అదే విధంగా ఆయన పుట్టిన ఎట్లా అయితే ఆయన పుట్టాడో ఆయొక్క ఎలా పుట్టాడో ఆ యొక్క ప్రదేశాన్ని మొత్తం ఆ రోజున జరిగిన సంఘటన అంతా కూడా ఈయొక్క పిల్లలు ఈయొక్క వేదిక మీద ప్రజలందరికీ తెలియపరచడం కోసం ఒక నాటిక అనేది వేస్తారు దాన్ని క్రీస్తు పుట్టిన నాటిక అంటారు ఆ యొక్క నాటకం ద్వారా ఆయొక్క సమయాన క్రీస్తు ఏసు ప్రభువారు వారి కుమారున్ని భూమి మీద పంపిన తరువాత ఆయన ఎలా జన్మించారు అనే దాని గురించి ఆయొక్క అక్కడ జరిగిన సన్నివేశాన్ని వీరు ఇక్కడ వీరు నటించి అందరికీ చాలా అద్భుతంగా జ చూపిస్తారు అదే విధంగా మనం ఇప్పుడు సామాజికంగా చూసుకున్నట్లయితే కేవలం ఒక రాష్ట్రంలోనే కాకుండా యావత్తు భారతదేశం మొత్తం చేసుకొనే పండగ ఏంటంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి ఇది ఏంటంటే పండగ అంటే ఈయొక్క అంబేద్కర్ యొక్క పుట్టినరోజుని స్మరించుకుంటూ వారు చేసినటువంటి గొప్ప త్యాగానికి ఈయొక్క ఆయన్ని స్మరించుకుంటూ ఈయొక్క అంబేద్కర్ జయంతి అనేది జరుపుకుంటారు ఎందుకంటే ఇది ఏ మతానికి సంబంధించింది కాదు ఏ ఇది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని వ్రాసింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాబట్టి ఆయన ప్రతీ ఒక్కళ్ళకి అవసరమే ఎలా నడుచుకోవాలి ఎటువంటి ఎలా ఉండాలి ఏంటి అనేది రాజ్యాంగాన్ని వ్రాసి మనందరికీ ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినందుకు ఆయన్ని గుర్తు చేసుకుంటారు ఇది ఆయన పుట్టిన రోజున ఒక పెద్ద పండగ లాగా చాలా దిక్కులనే చేసుకుంటూ ఉంటారు దాదాపు చాలా రాష్ట్రాల్లో ఇది ఈయొక్క అంబేద్కర్ జయంతి అన్న కార్యక్రమాన్ని చాలా పెద్దగా దీన్ని జరుపుతారు ఈయొక్క వ్రాత పరీక్షలు పెట్టడం ఆట్ల పోటీలు పెట్టడం ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ఆ రోజుని స్మరించుకుంటూ ఏదైనా పెద్ద కార్యక్రమం పెట్టి ఆయొక్క అంబేద్కర్ గురించి వివరించి చెప్పడం అట్లాగా ఏంటంటే చాలా మంది దాన్ని ఆయొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటూ ఆయొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది ఏంటంటే చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా ప్రతీ పేదవాడు ఈయొక్క కార్యక్రమానికి వస్తాడు ఎందుకంటే ముఖ్యంగా ఆయన పోరాడిందే పేదల కోసం కాబట్టి ప్రతీ పేదవాడు ఆరోజున ఆయన విగ్రహానికి దగ్గరకి వెళ్ళి ఆ రోజున ఆయన్ని జ్ఞాపకం చేస్కుంటారు ప్రతీ పెద్ద పెద్ద అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఆయన్ని స్మరించుకొని వారికి పూలమాల వేసి వారిని వారి గురించి రెండు మాటలు ప్రజలు అందరికీ చెప్పి అందరూ స చాలా సంతోషపడి సంతోషంగా గడిపే పండగ అది ఇది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది భారత దేశంలో కూడా ఇది మంచి గొప్పగా జరుగుతుంది పండగ సామూహంగా చేసుకుంటూ అన్నీ పేద ఉన్న అందరూ కూడా ఇదే ఒక పండగను సామాజికంగా చాలా బాగా జరుపుకునే పం ఏదైనా ఉందంటే అంబేద్కర్ జయంతి అని నేను అనుకుంటున్నాను